అన్న నాకు మీ పాలు కావాలన్నా ఎంత రేట్లో ఉన్నాయి అన్న పాలు లీటర్ లీటర్ ఎం లీటర్ ఎంత అన్న లీటర్ లీటర్

ఎందుకు అక్కడ పాల ప్యాకెట్ తక్కువే కదన్నా ఓ అలాగానా మరి మంచి మిల్కే అది పొద్దున్న ప్యూర్ మిల్కే కదన్నా వాటర్ ఏమన్నా నువ్వు యాడ్ చేస్తారా అన్న దన్ అందులో అలాగే మీ దగ్గర పెరుగు అవన్నీ ఏమన్నా దొరుకుతాయా అన్న నెయ్యి కూడా దొరుకుతుందా అన్న నెయ్యి నెయ్యి అన్న ఎక్కడన్నా మీ షాపు ఇంటి దగ్గరకొచ్చి వేసి పోతారా అన్న లేదా మేం డైలీ వేయించుకుంటాం అన్న సరే అన్న అలాగా సర్లే అని చెప్పేస్తాను అన్న ఫోన్ చేసి

గేదె పాలు ఆవు పాలా అన్న సర్లే సరే అన్న నెయ్యి దొరుకుతుంది కదా మీ దగ్గర మా హాఫ్ లీటర్ కావాలన్నా ఎంతన్నా ఎ ఎ సరే సరే అన్న చల్లగా ఉంటుంది అన్న